తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదులక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది